హలో పెయింటింగ్ వేసే వారేనా అదే అదే మా ఇల్లుకు పెయింట్ వేయాలి అండి అవును ఒక మూడు మూడు అవునవును ఒక చిన్న హాల్ ఉంది అయితే ఒక బెడ్రూమ్ ఒక బాత్రూం బయట ఒక బాత్రూమ్ ఎన్ని ఎన్ని డబ్బులు పడతాయి అంతే అంతే

మూడు రోజులు అయిన పర్లేదు అదే మాది స్లాబ్ ఉందండి వైట్ పెయింట్ వేసి నార్మల్ పెయింట్ వేయాలి మాకు

అవునవును

ఇరవై వేలు అవుతుందా మెటీరియల్ మొత్తం మీదేనా అది బకెట్లు మొత్తం మీవేనా పెయింటింగు అదే అదే

తగ్గరా ఇంక అమ్మో అవునా అదే అదే మాట్లాడదాం ఇంటికి అయితే రండి మాట్లాడదాం ఇక్కడే మాది డ్రాయింగ్స్ వేయాలి అవునవును హాల్లో దానికి మరల వేరే ఛార్జా బుద్ధుడు బొమ్మ గీయాలి హాల్లో మనకు గుడ్డుగా వేస్తారుగా గుడ్డుగా అదే అదే అదే